నేను ఆన్లైన్ మూల్యంగా ఒక షర్ట్ ని ఆర్డర్ చేశాను అది చూడడానికి మొట్టమొదటిగా దాని యొక్క ఎంతో ఆకర్షణమైన డిజైన్ నాకు ఎంతో నచ్చింది అంతేకాకుండా దాని యొక్క పరిణామం ఎంతో నచ్చింది అందుకు ఆ యొక్క షర్ట్ ను నేను వే వేసి చూడాలని ఆన్లైన్ లో దాని మూల్యంగా ఆర్డర్ చేశాను అది ఆ ఇవాళ ఆ పొద్దున అదే వచ్చింది తెల్లవారు ఝామున వచ్చింది ఆ యొక్క షర్ట్ వేసుకున్నప్పుడు నేను ఇంకా ఒక అందంగా కనిపించేటట్టు విధంగా నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఎంతో అనుభూతిని కలిగించింది అంతేకాకుండా ఆ షర్టు యొక్క క్వాలిటీ కాని ప్రతి ఒక్క విషయం చాలా అందంగా చేసి ఉన్నారు అంతేకాకుండా నేను ఆన్లైన్ మూల్యంగా కొనుగోలు చేసిన దాంట్లో నాకు ఎక్కువగా నచ్చిన విషయం అంటే ఈ యొక్క షర్టు దా ఎందుకంటే ఈ యొక్క పరిమ పరిమాణం గానీ ఈ యొక్క డిజైన్ కానీ ప్రతి ఒక్క విషయం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అంతేకాకుండా ఈ యొక్క షర్టు వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క నా యొక్క మిత్రువు నా యొక్క బంధువు నా యొక్క కుటుంబ సభ్యులు చాలా నచ్చింది అని ప్రతి ఒక్కరూ నన్నీ పొగిడారు అంతేకాకుండా ఆ షర్ట్ నాకి నచ్చి నచ్చడానికి కారణం దాని యొక్క డిజైన్ అంతేకాకుండా ప్రతి ఒక్కరూ నన్ను పొగడడం వల్ల నేను ఈ యొక్క ఆన్లైన్ మూల్యంగా కొనుగోలు చేసిన వాటిలో నాకు ఎక్కువగా నచ్చిన విషయమంటే ఈ యొక్క షర్టు దా నాకు ఎక్కువ నచ్చడం నచ్చింది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఇది దీని యొక్క అందాన్ని ఆస్వాదించారు అంతేకాకుండా నాకు ఈ యొక్క షర్టు వల్ల ఎంతో సంతోషాన్ని అనుభూతిని కలిగించింది అంతేకాకుండా ఈ యొక్క షర్టు వేసుకున్నప్పుడు ఏదో ఒక తెలియని సంతోషాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా మనసుకి ప్రశాంతతని కలిగిస్తుంది ఈ యొక్క షర్ట్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం వల్ల నాకు ఎక్కువగా నచ్చిన ఒక షర్టు గా ఈ యొక్క ఆన్లైన్ లో కొనుగోలు చేసిన వాటిలో ఇప్పడువరకు నేను ఎన్నో కొనుగోలు చేశాను కానీ నా నేను కొనుగోలు చేసిన వాటిల్లో నాకు ఎక్కువగా నచ్చిన విషయం ఎక్కువ నచ్చిన వస్తువు ఏదిరా అంటే ఇప్పుడు కొనుగోలు చేసిన ఈ యొక్క షర్టే నాకు ఇంకో ఎంతో సంతోషాన్ని కలిగించింది ఎంతో అనుభూతిని కలిగించింది ఈ యొక్క ఆన్లైన్ లో ఈ యొక్క షర్టు కొనడం వల్ల